నేను నా జీవితం ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లు నా చదువే అండి ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి సరిగా చదవలేకపోయాను అది ఎందుకో నాకు తెలియదు ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నించినా నాకు చదువు నా మైండ్కి ఎక్కేది కాదు ఎంత ఎంతో చదివాను ఎన్నో గంటలు కూర్చోని ఎంతో కష్టపడి చదివేదానికి ప్రయత్నించాను చదువు ప్రయత్నిస్తాను కానీ అది సరిగా నాకు రావడం లేదు అదెందుకో తెలియదు అదేవిధంగా మళ్ళీ దాన్ని ఎలా అధికమించానంటే నాకు మంచి ఇన్స్పిరేషన్ గా ఇచ్చిన మా ఫ్రెండ్స్ కాని మా కుటుంబ సభ్యులు కాని మా యొక్క అంకుల్ అండ్ సమ్ రెలెటీవ్ మెంబెర్స్ కానీ నాకు ఎంతో ప్రోత్సాహించి నన్ను మంచి కళాశాల్లో చేర్పించి నాకు అక్కడ మంచి బోధన కల్పించారు వీళ్ళు అదేవిధంగా వీళ్ళు ఎంతో నన్ను ముందుండి నడిపించి నాకు ఎల్లప్పుడూ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకు చదువు నేర్పిస్తూ అంటే చదువుకొనే దానికి ఉపయోగించుకొనే వారండి అదేవిధంగా నేను నా చదువుతో సవాళ్లు ఎదుర్కొని దాన్ని అధిగమించి ఇప్పుడొక ఉన్నత స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులు స్నేహితులు ఉపాధ్యాయులు అందరూ అని చెప్పుకుంటున్నాను